చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రామప్ప వరంగల్లో ఇటు పోయినాం అప్పుడు రామప్పలో మేమందరం స్కూల్ పిల్లలం మా క్లాస్ వాళ్ళు అందరం కలిసి డ్యామ్కి పోయినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆరోజు పొద్దున నాలుగు గంటలకు లేచి టిఫిన్ చేసి చపాతి పూరి పట్టుకొని మేము అక్కడికి పోయినాం అందరం ఎంజాయ్ చేసినాం మేము క్లాస్ వాళ్ళు అందరం రామప్పలో మస్తు లోకేషన్ ఉంది అప్పుడు మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అక్కడ బోట్లో తిరుగుతూ ఫోటోలు దిగటం మస్తు ఎంజాయ్ చేసినాం తర్వాత మళ్ళీ ఇటు వరంగల్ పోయినాం వరంగల్ పోయి వేయి స్తంభాల గుడి అటువంటిదంతా పోయినాం అప్పుడు కూడా మళ్ళీ మా క్లాస్ వాళ్ళు అందరం కలిసి మేము అందరం ఎంజాయ్ చేసినాం తర్వాత మేమంటే స్కూల్ ఉన్నప్పుడు బాగానే పిక్నిక్ పోయినాం మా దగ్గర ఒక వాటర్ఫాల్స్ ఉంటుంది వాటర్ఫాల్స్ దగ్గర మా ఊరు ఒక కిలోమీటర్ దూరంలో వాటర్ఫాల్స్ ఉంటుంది అక్కడికి పోయినప్పుడు నేను మాకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ వాటర్ఫాల్స్ బాగా మంది వచ్చేవాళ్లు హైదరాబాద్ నుంచి లెక్కల నుంచి ఇక్కడి నుంచి వచ్చేవాళ్లు కాబట్టి మాకు అది కూడా ఒక పిక్నిక్ టూర్ లెక్కనే ఉండడం జరిగింది తర్వాత బుగ్గకి పోయినం బుగ్గలో బుగ్గ రామస్వామి ఉంటాడు అది కూడా మాకు టెన్ కిలోమీటర్స్లో ఉంటుంది అక్కడ అది కూడా స్కూల్ ట్రిప్తోనే పోయినాం ఒక ఆరు వందలు మందిని పోయినప్పుడు అక్కడ మంచిగా మా సార్లు అందరూ కూడా కలిసి మంచి భోజనం పెట్టిండ్రు బ్రేక్ఫాస్ట్ బనానాస్ ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చిండు తర్వాత మాకు లంచ్ కూడా వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేసిండ్రు అలాంటి స్కూల్ టైంలో అలాంటి పిక్నిక్లకు వెళ్ళేటప్పుడు మా ఖచ్చితం టిఫిన్స్ చికెన్ మటన్ అంత పెట్టేవాళ్ళు కాబట్టి

మా సార్ వాళ్ళు మా మ్యాడమ్ వాళ్ళు అందరం మస్తు ఎంజాయ్ చేసినాం కాబట్టి ఎప్పుడు వచ్చినప్పుడు పిక్నిక్ మాకు మంచిగా అనిపించేది అందుకోసమే మేము ఎంజాయ్మెంట్ చేసినాం సో ఇలాంటి చిన్నతనంలో స్కూల్ ఇంకా పిక్నిక్ వెళ్లడం చాలా హ్యాపీ